నేను ఏలూరు జిల్లాలో నివసించే ఒక వ్యక్తిని నా మతం నాకు ఆరోగ్య సంరక్షణ గురించి చాలా విషయాలను బోధిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమని నాకు నేర్పించబడింది ఈ రెండింటినీ సమతుల్యం చేయడం ద్వారా మతం శాంతిని పొందగలమని నమ్ముతాను శారీరక ఆరోగ్యం గురించి తెలుసుకున్నట్లయితే

మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది మన మనసులో ప్రశాంతంగా ఉండాలి లేకపోతే మనం శారీరకంగా కూడా అనారోగ్యానికి గురవుతాము నా మతం మాకు ధ్యానం ప్రార్థన మరియు యోగా వంటి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పద్ధతులను నేర్పింది శాంతి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడం ద్వారా మనం శాంతిని పొందగలం వాటిని అనేక అనే శాంతి అనేది ఒక అంతర్గత స్థితి ఇది బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా మనలో ఉండాలి నా మతం నాకు క్షమాగుణం దయ మరియు ప్రేమా వంటి శాంతిని పొందడానికి సహాయపడే లక్షణాలను నేర్పింది నా మతం నాకు నేర్పించిన

మనం తెలుసుకోవచ్చు యోగా మన శరీరాలను మరియు మనసులను ఆరోగ్యంగా ఉంచటానికి ఒక గొప్ప మార్గం క్షమాగుణంకి కూడా మనలని బాధ పెట్టిన వారిని క్షమించటం ద్వారా మనం మన మనసులలో శాంతిని పొందగలము అలాగే దయాగుణం దయ ఇతరులకు దయ చూపటం ద్వారా మనం మన జీవితాలలో ఆనందం పొందగలం హిందూ మతాల గురించి

అనేక పద్ధతులను బోధిస్తుంది అవి ఏమిటంటే ఆహారం ఆహారం అంటే సాత్విక ఆహారం తినాలి అంటే శాఖాహారం తాజా పండ్లు కూరగాయలు ధాన్యాలు పాలు మరియు పాల ఉత్పత్తులు మాంసం చేపలు గుడ్లు మద్యం మరియు ధూపాలు ధూమపానం వంటి తామాసిక ఆహారాలను నివారించాలి

గురించి తెలుసుకున్నట్లయితే ధ్యానం మరియు ప్రార్ధన ద్వారా మనసును శాంతి పరచాలి కోపం ద్వేషం మరియు అసూయ వంటి ప్రతికూల బావోద్వేగాలను నివారించాలి కృతజ్ఞతా కరుణ మరియు ప్రేమ వంటి సానుకూల బావోద్వేగాలను పెంపొందించుకోవాలి ఆత్మ ఆధ్యాత్మికతను మనము మన శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది

ఓదార్పును ఇస్తుంది మనం ఏలూరు జిల్లాలో గురించి తెలుసుకున్నట్లయితే హిందూ మతం గురించి ఆరోగ్యం అనేది శారీరక మానసిక ఆధ్యాత్మిక స్థితుల యొక్క సమతుల్యత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం యోగ ధ్యానం ఆరో ఆయు ద్వేదం వంటి పద్ధతులు ఉపయోగపడతాయి హిందువులు శాఖాహారాన్ని ప్రోత్సహిస్తారు ఎందుకంటే ఇది శరీరానికి మరియు మనసుకు మంచిది యు యూదు మతం గురించి తెలుసుకున్నట్లయితే యూదు మతాలలో ఆరోగ్యాన్ని దేవుని నుండి వచ్చిన బహుమతిగా భావిస్తారు ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి యూదులు కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారు వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి మరియు శుభ్రంగా ఉండటానికి కూడా ప్రోత్సాహం పడతారు క్రైస్తవ మతం గురించి

ఆరోగ్యాన్ని కాపాడటానికి ముస్లింలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి మరియు ఆరోగ్యకరమైన ఆహారం తినాలి వారు మద్యపానం మరియు ధూమపానం వంటి చెడు అలవాట్లను కూడా నివారించాలి ఏలూరులోని ప్రజలు ఎలాంటి అనుభూతులను కలిగి ఉన్నారంటే ఏలూరులోని ప్రజలు తమ మతాల నుండి ఆరోగ్య సంరక్షణ గురించి చాలా నేర్చుకుంటారు యోగా ధ్యానం ఆయుర్వేదం వంటి పద్ధతులు శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని వారు నమ్ముతారు మతపరమైన ఆహార నియమాలు మరియు అరా ఆచారాలు కూడా ఆరోగ్యానికి మంచివని వారు భావిస్తారు అదేవిధంగా మన మతం ఆరోగ్యం సంరక్షణ గురించి చాలా నేర్పించగలదు శారీర మానసిక ఆధ్యాత్మిక మతాల గురించి మనం చాలా తెలుసుకోవచ్చు